అవునండి కిషోర్ షాపింగ్ మాల్లో స్టాఫ్ని అండి నేను చెప్పండి కెన్ ఐ హెల్ప్ యూ ఉన్నాయండి రీసెంట్గా వాలెంటైన్స్ డే ఆఫర్స్ పెట్టారు ఫిబ్రవరి ఫోర్టీన్తు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది వాలెంటైన్స్ డే సందర్భంగా రెడ్ కలర్ పైన ఎక్కువ ఆఫర్స్ పెట్టారు

చాలా బాగున్నాయండి మీకు కావలసిన వాటిలో పర్చేజ్ చేసుకోవచ్చు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది గెట్ వన్ బై వన్ ఆఫర్ ఉంది మీరు డ్రెస్సెస్ కొంటే కేక్ ఫ్రీగా రోజెసు ఇది గ్రీటింగ్ కార్డ్స్ అన్ని ఆఫర్స్ పెట్టారండి ఉన్నాయి అవి కూడా ఉన్నాయండి త్రీ థౌజండ్ అబోవ్ బిల్ చేస్తే రైస్ కుక్కరు ఇవన్నీ ఆఫర్సు పెట్టారండి ఎక్కువ ఆఫర్సే ఉన్నాయి చాకోలేట్స్ వెరీ స్పెషల్ అండి డ్రై ఫ్రూట్స్ చాకోలేట్స్ ఇవన్నీ వాలెంటైన్స్ డే సందర్భంగా ఎక్కువ ఆఫర్స్ పెట్టారు మీరు విజిట్ చేయండి ఒక్కసారి వచ్చి మాల్ని విజిట్ చేయండి మీరు మీరే స్టన్ అవుతారు అన్ని వెరైటీస్ ఉన్నాయండి మీకు కావలసినవి అన్నీ కిడ్స్ వేరు చిల్డ్రన్ వేరు యూత్కి కావలసినవి మొత్తం అన్నీ ఉన్నాయండి రెడ్ శారీస్ పైన స్పెషల్ ఆఫర్ పెట్టారు వాలెంటైన్స్ డే సందర్భంగా లవర్సు ఇద్దరు లవ్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కలిసి వస్తే వాళ్ళకు స్పెషల్గా వేరే ఆఫర్స్ కూడా ఉన్నాయండి గిఫ్ట్ వోచర్స్ ఉన్నాయి వాటికి నిమిత్తం వాచెస్ కానీ రోల్డ్ గోల్డ్ డైమండ్స్ కానీ ఇవన్నీ కానీ స్పెషల్ ఎట్రాక్షన్గా ఆఫర్స్ పెట్టారు జ్యువెల్లరీ కూడా పెట్టారండి డ్రెస్సెస్ పర్చేజ్ పైన ఓకే మేడమ్ థ్యాంక్స్ ఫర్ ద కాలింగ్